ప్రస్తుతము రవాణా సంస్థ చాలా క్లిష్ట పరిస్థితులలో ఉంది ఏమనగా ఈ పథకాలు పెట్టి ప్రభుత్వం చాలా వరకు ఉచితాలు ప్రవేశపెట్టింది కానీ దానివల్ల రవాణా వ్యవస్థ చాలా ఇబ్బంది పడుతుంది ఈ ప్రభుత్వాలు ఉచితాలు ప్రకటించిందే కాని ఆ అమౌంట్ ని రవాణా వ్యవస్థకి సకాలంలో చెల్లించట్లేదు చెల్లించనందువల్ల ప్రతీది ఈ పెట్రోల్ ధరలైతే ఆయిల్ ధరలు పెరిగిపోవడంవల్ల చాలా లాస్ అవుతుంది రవాణా వ్యవస్థ కాబట్టి ఇలాంటి ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు తగ్గించి వ్యవస్థని అభివృద్ధి చేయమని నా రిక్వెస్ట్